అవును స్కూలు విద్య తరువాత విద్యార్దులు వాళ్ళకు ఉన్న ఆసక్తిని ఉపయోగించుకొని కొందరు ఉన్నత విద్య కోసమును ఇంకొందరును వారికి సంబంధించిన వ్యాపారాన్ని చూసుకోవడం కోసమును ఇంకొందరు ఉద్యోగాలను చేయడం కోసమును వెళతారు